మేము ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రయోజనాలు పొందడం లేదండి కానీ ఈ ప్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలు లేని వారికి అంటే నిజంగా ఉపయోగం అనుకునేవారికి అందితే మాత్రం ఆ లబ్ధి అందితో మాత్రం చాలా వాళ్ళకి చ మాత్రం చాలా ఉపయోగపడుతుంది కానీ ఇది ఏంటంటే ఈ రోజుల్లో నిజంగా లేని వారికి మాత్రం ఇది చేరడం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మధ్య దళారులు వీ వీళ్ళ మధ్యలోనే ఆగిపోతుంది ఉన్నవాళ్ళే ఎక్కువగా తీసుకుంటున్నారు మరియు అదేంటంటే ఇవి స్కీములు ఈ వీటి వలన ప్రజలు మరీ సోమరిపోతులుగా మారుపోతున్నారని నేను అనుకుంటున్నాను అ సోమరిపోతులుగా మారడం వల్ల చాలా అంటే ఎంప్లాయిమెంట్ చెయ్యకుండా చాలా నష్టపోతున్నాము అదే ఈ స్కీములు పెట్టకుండా ప్రజలకి ఎంప్లాయిమెంట్ పెంచితే దే రాష్ట్రానికి మనకి ట్యాక్స్ ప్రయోజనం ఉంటుంది ట్యాక్స్ రూపంలో మాకు కష్టం చేసి డబ్బులు సంపాదించుకుంటే నాకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎంప్లాయిమెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెడితే గవర్నమెంట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి స్కీములు మరీ అంటే ఉండాలి కానీ ఇంత ఎక్కువగా అవసరం లేదు మరీ నిజంగా అవసరమయ్యే స్టా చదువుల పైననో లేకపోతే యూజ్ఫుల్ అయ్యే వాటిపై అదేంటిది హాస్పిటల్స్ పైన ఇలాంటి ప్రయోజనలయితే ప్రజలకి అది కూడా దారిద్రరేఖకు దిగువన ఉన్నవారిికైతే చాలా యూజ్ఫుల్ అలా ఉన్నవారికి మాత్రం అందేలా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను మెయిన్ ఎంప్లాయిమెంట్ పైన ఫోకస్ పెడితే బాగుంటుందని అనిపిస్తుందండి